నేను మా బావ గారు ఇద్దరం కలిసి ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా పాత కాలపు నాణాలను పైసెలను కాగితపు రూపాయలను ఎక్కువగా మేము సేకరించేవాళ్ళము అదే విధంగా

పాత కాలపు అన్నిటిని కూడా సేకరించి వాటిని ఒక పేపర్పై అతికించి వాటి గురించి వివరంగ రాసేవాళ్ళము ముందు తరాలకి ఇవి చూపించడానికి ఎంతగానో సహాయపడతాయి అందరికి తెలిసేలాగా ఇవి చూపించుకోవటానికి చెప్పటానికి మన భారతదేశ గొప్పతనం గురించి చెప్పుకోవడానికి బాగుంటాయని మేము సేకరించి స్టాంపులను కూడా ఎక్కువగా ఉంచేవారము అదే విధంగా నా దృష్టిలో ఇప్పుడు ఇవి చాలా విలువైనవి ఎందుకంటే ఇవి ఈ రోజుల్లో ఇవి ఎక్కడా దొరకడం లేదు అందుకే నా దృష్టిలో ఇవి చాలా విలువైనవిగా భావిస్తున్నాను